నమస్తే అండి అవునండి వ వచ్చి కూర్చోండి మీరు ఏదైతే బాగుంటుందనుకుంటున్నారో అది కొంచెం చెప్పండి లైవ్ ఫ్లవర్సే సరే బ బడ్జెట్ ఎంతైనా పర్వాలేదండి ఎంతైనా పర్లేదండి ఇంటి ముందు కూడా కొంచెం టెంట్ వెయ్యాలండి పందిరి వెయ్యాలండి గుమ్మాలకి పువ్వులు గట్టా కట్టాలండి ఇంటి పైన లైటింగు గట్టా వెయ్యాలి అరటి బొందలు కూడా వెయ్యాలండి ఇంటి పక్క

బుక్ చేసుకున్నామండి ఫోటోస్ మనక్కూడా ఫోటోస్ చూపిస్తారాండి

ఫ్రెష్గా ఫ్లవర్సే పంపండి బడ్జెట్ ఎంతైనా పర్లేదండి లిల్లీ పువ్వులు రోస్ పువ్వులు గట్ట వ ఎక్కువగా పెట్టండి కార్ డెకరేషన్ కూడా చెయ్యాలండి సరే సరే ఎక్కువ అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారండి ఫ్రెష్ ఫ్ల ఫ్రెష్ ఫ్లవర్ డెకరేషనండి సరేనండి మధ్య మధ్యలో బెలూన్స్ కూడా పెట్టాలండి సరే అడ్వాన్స్ ఎంత ఇమ్మంటారండి అయితే ఇంకా లే చెప్పాను కదండి ఫ్రెష్ ఫ్లవర్సు బెలూన్స్ అండి ఇంటి దగ్గర

సరేనండి అడ్వాన్సు ఇరవై వేలు ఇచ్చానండి అడ్వాన్స్ ఇరవై వేలు ఇస్తానండి సరేనండి